హలో మా అబ్బాయి పేరు నరేష్ అండి ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అండి ఇప్పుడు ఎయిత్ అండి

బీ సెక్షన్ అనుకుంటానండి

ఓకే అండి అదే ట్యూషన్ కూడా పెట్టించాము కదా అందుకే అడుగుతున్నాను ఇప్పుడు ఏదైనా మంచిగా చదువుతున్నాడా లేదా అని లేదండి మొత్తం పెట్టించాము అవును ఓకే ఓకే ఓకే డిసిప్లిన్గా ఉంటాడా అండి ఓకే అండి ఓకే అండి